నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అన్ని పాటలు వింటుంటాను కానీ ఎక్కువగా నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కన్నుల్లో నీ రూపమే పాట చాలా ఇష్టం నా మైండ్ రిలాక్స్ కోసం ఎప్పుడు పాడుతూనే ఉంటాను